హాయ్ నా పేరు షేక్ గౌస్ నాకు ఇటీవలే ఎదురైనా సమస్యలను జీ ఎస్ టీ పోర్టల్ లాగిన్ సమస్యలను ఎదురుకున్నాను ఎందుకు అంటే మనకి కొన్ని ఏళ్ళుగా మనం ఎదురుకొంటున్న సమస్య ఏమిటి అంటే ప్రతీ ఒక్క వస్తువుకి జీ ఎస్ టీ ప్రతీ ఒక్క ఫుడ్ ఐటమ్కి జీ ఎస్ టీ ఈ మధ్య కాలంలో ట్రావెల్స్కి జీ ఎస్ టీ ఇప్పుడు మనం ఏదైనా పండుగ వస్తే అందరం కలిసి సినిమాకి వెళ్ళాలి అన్న జీ ఎస్ టీ ఇప్పుడు ప్రతీ ఒక్క దానిలో తినే తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టలు కాళ్ళకి తొడుక్కునే చెప్పులు మనం ఏది కొన్నా ప్రతి ఒక్క దానికి జీ ఎస్ టీ అనేది తప్పనిసరిగా వేస్తున్నారు నేను ఈ జీ ఎస్ టీ జీ ఎస్ టీలను తగ్గించాలని జీ ఎస్ టీ పోర్టల్ లాగిన్లో చెప్పాలి అనుకున్నాను కానీ నాకు జీ ఎస్ టీ పోర్టల్ లాగిన్లో చాలా సమస్యలు ఎదురుకున్నాను ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో మనకి ఎక్కడ చూసినా ప్రతి ఒక్కదానికి ఏదైనా మనం పార్సిల్ వేయాలి అన్నా జీ ఎస్ టీ లేకపోతే మనం ఎక్కడి నుండి అయినా ఏదైనా తెప్పించుకోవాలి అన్నా జీ ఎస్ టీ ఆఖరికి మనం ఈ మధ్య కాలంలో స్విగ్గీ జొమాటో ఇలాంటివి యూస్ చేస్తున్నాం ఆఖరికి వాళ్ళు ఇంటికి డెలివరీ చేసినా దానిలో కూడా జీ ఎస్ టీ అంటున్నారు ప్రతి ఒక్క దానిలో ఈ జీ ఎస్ టీ అనేది ఎక్కువ పర్సెంట్ ఉంది కాబట్టి నేను జీ ఎస్ టీ పోర్టల్ లాగిన్స్లో ఈ సమస్యను చెప్పాలి అనుకున్నాను కాబట్టి ఈ మధ్య కాలంలో మనకి ఏ వస్తువు అయినా సరే కొనాలి అన్నా దాన్ని మనకి కావాలని తెచ్చుకోవాలి అనుకున్నా లేదా వేరొక చోటు నుంచి మనకి అది వాళ్ళు పార్సిల్ చేయాలి అన్నా ప్రతి ఒక్క దానికి జీ ఎస్ టీ అవుతుంది మరి ఇలాంటి సమయాల్లో ఇప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సంక్రాంతి టైమే ఉంది ఇలాంటి టైమ్స్లో చాలా మంది వాళ్ళు సొంత ఊళ్ళకి వెళ్తూ ఉంటారు ఇలాంటి టైముల్లో స్పెషల్ ట్రావెల్ బస్సెస్ ట్రైన్స్ ఏర్పాటు చేస్తారు కానీ ప్రతీదీ డబుల్ డబుల్ రేట్ మళ్ళీ దాని మీద జీ ఎస్ టీ కూడా డబుల్ రేట్ ఉంటున్నాయి ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు కాబట్టి సిటీస్లో జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి కాబట్టి తప్పని తప్పని సరిగా వెళ్ళాలి కాబట్టి అత్యవసర సమయాల్లో ఏదో ఒక ట్రావెల్సు బస్సో లేకపోతే ట్రైనో బుక్ చేస్తారు ఖాళీ అలాంటి సమయాల్లో వాళ్ళు టిక్కెట్ రేట్లు డబుల్ చేస్తారు మళ్ళీ దానిమీద జీ ఎస్ టీస్ డబుల్ చేస్తారు కాబట్టి మనం ఏ ఒక్క బుక్ చేయాలన్నా అది బట్టలు కానివ్వండి ఏదైనా ఫుడ్ కానివ్వండి మనం ఆన్లైన్ షాపింగ్ చేసినా కానివ్వండి ఏ ఒక్క వస్తువు కొన్నా ప్రతి ఒక్క దాని మీద మనకి జీ ఎస్ టీ అనేది వేస్తున్నారు నేను ప్రతి ఒక్క దాని మీద ఈ రకానా జీ ఎస్ టీ వెయ్యాల్సిన అంత అవసరం ఏముంది అని జీ ఎస్ టీ లాగిన్లో నేను హెచ్చరించాలి అనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి జీ ఎస్ టీ పోర్టల్ లాగిన్స్లో సమస్యలు ఉన్నాయని హెచ్చరించాలి అని అనుకుంటున్నాను అందుకోసమే మీరు కూడా మీ వంతు చేయగలిగిన ప్రయత్నాన్ని మీరు చేయండి ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క దాని మీద జీ ఎస్ టీ అనేది ఎక్కువగా ఉంటున్నాయి మనకి ట్రావెల్స్లో కానివ్వండి లేకపోతే ఏదైనా వస్తువు కొన్నా కానివ్వండి ప్రతి ఒక్క దానిలో మనకి జీ ఎస్ టీ అనేది ఎక్కువ పర్సంటేజ్లో వేస్తున్నారు అందుకోసం మనకి దీన్ని నిరాకరించాలని జీ ఎస్ టీ పోర్టల్ లాగిన్స్లో ఈ సమస్యలను చెప్పాలని నేను ప్రయత్నించాను మీ వంతు కూడా మీరు ప్రయత్నించండి కాబట్టి నేను చెప్పాల్సింది ఏమిటి అంటే ఈ జీ ఎస్ టీ అనేది ప్రతి ఒక్క దానిలో అవసరమా అని హెచ్చరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను